నా బాబు క్యాబ్ డ్రైవర్ కదా మీరు చాలా చాలా ధన్యవాదాలు అండి మీకు బికాస్ ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కడ మేము మా జర్నీ స్టార్ట్ చేసిన విశాఖపట్నంలో మా ఇంటి దగ్గర నుండి మీరు మమ్మల్ని తిరుపతిలో డ్రాప్ చేసే వరకు మీ ప్రవర్తన కానీ మీ మర్యాద వేరే వేరే వాళ్ళ ఆటో క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళతో పోల్చుకుంటు చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు అండి ఇట్ల మాట్లాడడం ఫ్యామిలీ మెంబెర్లాగా మీరు కలిసిపోయి మాట్లాడుతు మాకు మేము ఒక వేరే ఎట్లనో బయటి వ్యక్తితో వెళ్తున్నట్టు అనిపించలేదు మాకు మా ప్రయాణం అంతా కూడా మేము మా సొంత ఇంటి వ్యక్తి మమ్మల్ని పలానా చోటు నుండి పలానా చోటు దగ్గర తీసుకు వెళ్తున్నట్టుగా అనిపించింది మీరు మాత ఎంత మంచి మంచిగా ప్రవర్తించిర్రు ఒక కొత్త నగరానికి వెళ్ళిన కొత్త పట్టణానికి వెళ్ళినా కానీ మీరు మీకు అది కొత్త కానీ మీరు మమ్మల్ని అది కరెక్ట్గా దాన్ని మేము ఎక్కడైతే చేరాలని అనుకున్నామో కరెక్టుగా మీరు మమ్మల్ని తీసుకు వచ్చి దింపిర్రు అది కొత్త మీకు కానీ మీరు వాళ్ళని వీళ్ళని అడగడం మాకంటే ఎక్కువ శ్రద్ధతో మమ్మల్ని మమ్మల్ని ఆ స్థలానికి చేర్చుకోవడంలో చేస్తున్నారు మీరు